అవునండి మేము చెప్పండి

ఓకేనండి తీసుకెళ్తామండి వారం రోజులు ఉంటారండి ఓకేనండి చెప్పండి ఓకేనండి తీసుకెళ్తాం అండి అన్నీ మీకు రాజమండ్రి మొత్తం అన్నీ చూపిస్తాం అండి ఏపీలోని

చెప్తానండి రాజమండ్రి రాజమండ్రి తిరుపతి రాజమండ్రి తిరుపతి గుంటూరు విజయవాడ

అవునండి కాకినాడ కూ కాకినాడ కాకినాడ కూడా తిప్పుతామండి కాకినాడ హిల్స్ బాగుంటదండి అయన్నీ వాట్సాప్లో చెప్తానండి చే చేస్తాను లెండి లిస్టు మీరు ఏ టైంకి వస్తారండి

ఓకేనండి సరేండి వాట్సాప్లో ఈ నెంబరు అది అడ్రెస్స్ పెట్టండి

ఓకేనండి ఏ ట్రైన్కండి ఆరుంప్పావు అండి

అవునండి ఓకేనండి చెప్తానండి వాట్సాప్లో మెసేజ్ చేస్తాను ఓకేనండి అవునండి ఓకేనండి